మా ప్రాంతంలో జరుపుకునే ప్రధాన మతపరమైన పండుగలు క్రిస్మస్ నూతన సంవత్సరము సంక్రాంతి ఉగాది దసరా దీపావళి వంటి పండుగలు మొదలైనవి మేము జరుపుకుంటాం కొన్ని కార్యక్రమాలు చట్టబద్దంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలు అందరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటు అందరు కలిసి ఆ పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు మేము ప్రధానంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది ఆ రోజు మేము అందరము చర్చికి వెళ్ళి ప్రద ప్రార్ధనలో పాల్గొని దేవుడిని ఆరాధిస్తాం ఎందుకంటే ఆ రోజు ఏసు క్రీస్తు జన్మదినం ఆ రోజు పిల్లలు అందరు నూతన వస్త్రములు ధరిస్తారు మా ప్రాంతంలో సంక్రాంతిని ఘనంగా జరుపుతారు ఎందుకంటే సంక్రాంతి అనేది తెలుగు ప్రజల పండుగ ఈ పండుగకు నగరంలో ఉన్న ప్రజలు తమ పల్లెలకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి సంక్రాంతిని జరుపుకుంటారు ఈ పండుగ నాడు పిండి వంటలు వండుతారు సంక్రాంతి రోజులలో కోడిపందాలు వంటి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకుంటాయి మేము దీపావళిని కూడా చేసుకుంటాం మా ప్రాంతంలో అన్నీ మతం మతాల ప్రజలు అన్నీ పండుగలను జరుపుకుంటారు